ఆ చెప్పండి మీకు ఏ విధంగా సహాయపడగలను ఆ సరే అండి నేను చెప్తాను వినండి మనం ఇప్పుడు మనం మన యాత్రలను వైజాగ్ నుండి మొదలు పెడదాం మనకు వైజాగ్లో చూసినట్లు అయితే కానుక వైజాగ్లో అత్యంత ముఖ్యమైన హోటల్ ఒకటి ఉంది దాని పేరు వచ్చేసి నోవే హోటల్ అని అంటారు ఈ నోవే హోటల్లో మనకు సదుపాయాలు అన్నీ చాలా బాగున్నాయి మనం ఒకరోజు వైజాగ్లో బస ఉండి అక్కడ ఆర్కే బీచ్ అనేది సందర్శిద్ధాం అండి ఏమంటారు ఆ మనం ఇంకా రెండవ రోజు ఎక్కడికి వెళ్దాం అంటే వైజాగ్లోనే హోటల్ అప్నా తాజ్ రెసిడెన్సీ అనే హోటల్ అని ఉంది అండి ఆ హోటల్లో కూడా మనకి లగ్జరీయస్గా మనకి వాళ్ళు మనకి సమకూర్చుతున్నారు అన్నీ అక్కడ బస చేసి అక్కడ ఉన్న వైజాగ్లో మల్టీప్లెక్స్కి వెళ్దాం అండి అలాగే మనకు వైజాగ్ అయిపోయిన తర్వాత ఇలా అరకు అనే ప్రదేశానికి వద్దాము అండి ఇది అటవీ ప్రాంతం అండి అక్కడ మనకి చూడటానికి చాలా బాగుంటుంది అండి ఇంకా జలపాతాలు వాటి చాలా మనకి చూడముచ్చటగా ఉంటుంది అండి ఇక్కడికి మీకు మీ మూడు రోజులు కంప్లీట్ అయ్యింది అండి దీనికి మనకు సుమారు ఒక పదివేలు సుమారు అవ్వచ్చు అండి మరి మీరు ఏమంటారు

ఆ అలాగ అయితే పర్వాలేదు అండి మీరు ఎన్ని రోజులు ఉండదలచుకున్నారు అండి ఆంద్రప్రదేశ్లో ఆ సరే అండి అయితే మీరు ఉన్న అన్ని రోజులు నేను రోజుకి ఒక ప్రకృతి సందర్శిస్తాను